ప్రభుత్వ పాలనలో లేని అంశం ఏది అంటే ఆ మద్యపాన నిషేధము ఈ మద్యపాన నిషేధం అనేది వీటివల్ల ఎంతోమంది మనుషులు చనిపోడం అనేది అందరికి తెలిసిందే ఈ మద్యపాన నిషేధం అనేది చేసి ఉంటే చాలా బాగుండు ప్రభుత్వము ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మెయిన్ చేయాల్సింది ఈ మద్యపాన నిషేధం వీటి వల్ల ఎంతో మంది కరోనాలో బలి అయినారు కరోనా తరువాత కూడా చాలా మంది చనిపోయిన్నారు కొన్ని విదేశాలలో అసలు మద్యపానం అనేది పూర్తిగా నిషేధించిన దేశాలు కూడా చాలా ఉన్నాయి ఆ దేశాలను చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మనకు ఇక్కడ కూడా అదే పాలసీ పాటించి మద్యపానం అనేది పూర్తిగా నిషేధిస్తే చాలా బాగుంటుంది ఎంతోమంది జీవితాలు వాళ్ళ కుటుంబానికి ఉండే ఆధారాలు కూడా నిలబడతు ఉంటారు ఇది నేను చాలా ప్రభుత్వం నుంచి నేను కోరుకునే విషయం అయితే అంశం ఇదే దయచేసి మద్యపాన నిషేధం అనేది అమలు చేయండి వాటి మీద అమలు చేసిన కూడా కఠినమైన ఇచ్చే కఠినమైన వాటికి శిక్షలు కానీ కఠినమైన బయట ఎవరన్నా అమ్మిన కూడా వాళ్ళకు కఠినమైన చర్యలు విధిస్తే బయట ఎక్కడ దొంగగా కూడా మనకు దొరకకుండా ఉంటుంది లేకపోతే చాలామంది దొంగగా ఇంట్లో తెచ్చి అమ్మడం ఇలా చేస్తారు అలా దొరకడానికి కూడా ఛాన్స్ లేకుండా ప్రభుత్వం చాలా కఠినమైన అన్నీ మొత్తం సిద్దించి పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను